భారతదేశ రాజకీయ పార్టీల గురించి చెప్పాలంటే నిజంగా వాళ్ళు పెట్టిన త్యాగమే అనుకుంటాము ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు కుటుంబాలు సంతోషంగా గడపాల్సింది వదిలేసి ప్రజల యోగక్షేమాలు ప్రజలు బాగోగులు తెలుసుకుని వాళ్ళతో సంతోషంగా గడపాలి వాళ్ళకేంవసరమైందో వాళ్ళకి తీర్చాలి అని వాళ్ళ కుటుంబాలను వదిలేసి రాజకీయ పార్టీలు మన కోసమో ప్రజలు కోసమో అన్ని చేస్తూ ఆ పార్టీలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు శ్రమ వాళ్ళ కష్టము అంటే ప్రతీ ప్రాంతానికి తిరిగి ప్రతీ దేశానికి ప్రతీ రాష్ట్రాలకి తిరిగి ఎవరెవరు ఏ ఏ ఏ ఏ కష్టాల్లో ఉన్నారో ఏ ఏ ప్రా ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ తెలుసుకొని ఎప్పుడు ఏది పెడితే ఏ స్కీమ్ పెడితే ఉపయోగపడుతుంది ఎవరెవరు ఈ స్కీమ్ను ఉపయోగించుకొని బాగుపడతారని తెలుసుకొని ఆ పార్టీలు అనేవి ముందుకు వెళ్ళడం జరుగుతుంది వాటిలో నచ్చింది ఏమంటే ప్రజల్ని మంచిగా పరిపాలిస్తారు ప్రజలకు ఏమి అవసరమో ఏమేం కావాలో వాటినన్నీ అందించటానికి ఆ రాజకీయ పార్టీలు అనేవి ముందుకు వస్తాయి అలాగే నాకిష్టమైన నాయకుడు ఎవరంటే ప్రధాని మోడీ గారండి ఆ మోడీ గారు నిజంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసి ఎందుకు ప్రజల్ని పరిపాలించాలని ఈ పార్టీని స్థాపించి ఎందుకు ఈ పార్టీని పెట్టి మంచి వాళ్ళకి అందించడానికి ఉపయోగపడ వాళ్ళకి మంచి అందించటానికి ఉపయోగపడుతున్నాడు ఎందుకు అనేది నేను అడగాలని ఉంది అది మోడీ గారు నాకు చాలా ఇష్టమైంది ఒకవేళ నాకు అవకాశం వస్తే అతను ఈ సేవ చేయడానికి ఈ రాజకీయ పార్టీలతో అందరికీ సేవ చేయడానికి ఎందుకొచ్చారు అనేది నేను అడుగుతాను